హలో హలో మేము మ్యాక్స్ ఇన్సూ లైఫ్ ఇన్సూరెన్స్ నుండి కాల్ చేస్తున్నాము మీకు ఇన్సూరెన్స్ మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా

ఓకే మీరు లైఫ్ ఇన్సూరెన్స్ అన్నది ఎవెరి మంత్ ఒక సెవెన్ హండ్రెడ్ కట్టుకున్నారంటే అది మీకు సెవెన్ హండ్రెడ్ ప్రతీ నెల కట్టుకోవాలి అలా వన్ ఇయర్ అయ్యే సరికి మీకు అది లక్షా యాబై వేలు అవుతుంది ఆ ఈ మద్యలోనే మీరు ఒక సిక్స్ మంత్స్ డైలీ అయితే కట్టుకోవాలి సెవెన్ హండ్రెడ్ సిక్స్ మంత్స్ తరువాత మీకు ఏదైనా ఆక్సిడెంట్ అయినా లేకపోతే మీకు ఏదైనా లైఫ్ రిస్క అయినప్పుడు మీ ఫామిలీ మెంబెర్స్కి మనీ అనేది ఒక లక్ష యాభై వేలకు పైనే వస్తుంది అలా కాకుండా మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లెమ్ అయితే కనుక హాస్పిటల్లో మీకు ఎంత ఖర్చు అయినా సరే అందులో రెండు లక్షలు అయినా ఎంత అయినా సరే మా కంపెనీనే మీకు మనీ పెట్టుకుంటుంది మీరు ఒక రూపాయి కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు మీకు ఏమైనా కట్టే ఇంట్రెస్ట్ ఉందా అది మీరు ఎప్పటి వరకు అయినా కట్టుకోవచ్చు అది మీ ఇంట్రెస్టును బట్టి కానీ సిక్స మంత్స్ మాత్రం సెవెన్ హండ్రెడ్ కట్టారు అంటే ఇంకా తరువాత నుంచి మీకు ఎప్పుడు ఏ ఆక్సిడెంట్ అయినా ఏమైనా సరే మీకు మనీ అనేది వస్తుంది ఒకవేళ ఒకవేళ మీ లైఫ్ కనుక అపుడు మీ పేరెంట్స్కి మనీ కూడా ఇచ్చేస్తాము ఆ మనీ మా దగ్గర అయితే ఏమి ఉండిపోదు అది మీ ఇంట్లోవాళ్ళు ఫార్మ్ పెట్టుకుని ఫిల్ చేసుకుని చేస్తే అది ఆ ప్రాసెస్ మొత్తం చేస్తే మాత్రం మీ మనీ డబల్ మనీ మీకు వచ్చేస్తాయి దానివల్ల మీరు లేకపోయినా సరే మీ ఫ్యామిలీకి ఆ మనీ యూజ్ అవుతాయి వాళ్ళకి ఫ్యూచర్లో వాడుకోడానికి ఆ మనీ కూడా ఉంటుంది ఆ సరే చిన్నపిల్లలకి అయితే సిక్స్ హండ్రెడ్ అలానే ఉంటుంది పెద్ద వాళ్ళకి వచ్చేసరికి ఎయిటీన్ టు థర్టీ ఏజ్ వాళ్ళకి మాత్రం సెవెన్ హండ్రెడ్కి ఎవెరి మంత్ అవుతుంది ఆ ఓకే అండి థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ